స్కూళ్ళలో టీచర్లు బోధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఏమిటంటే ప్రాథమిక విషయాలు మొదటిది స్కూలు విద్యార్థులకు చదవడం రాయడం మరియు అంకగణితం వంటి ప్రాథమిక విషయలను నేర్పించడానికి బాధ్యత వహిస్తున్నాయి ఈ విషయాలు విద్యార్థులు భవిష్యత్తులో విద్యను కొనసాగించడానికి మరియు వారి జీవితంలో విజయం సాధించడానికి అవసరం పడతాయి రెండోది సాంస్కృతిక విలువలు స్కూల్ల విద్యార్థులకు వారి సంస్కృతి మరియు చరిత్ర గురించి నేర్పించాలి ఇది వారికి వారి గురించి గర్వపడటానికి మరియు ఇతర సంస్కృతులను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి మూడవది సామాజిక నవపుణ్యాలు స్కూల్లు విద్యార్థులకు సహకారం సంభాషణ మరియు సమస్య పరిష్కారం వంటి సామాజిక నైపుణ్యాలను నేర్పించాలి ఈ నైపుణ్యాలు వారికి జీవితంలో విజయం సాధించడంలో చాలా సహాయపడతాయి నాలుగోది జీవన నైపుణ్యాలు స్కూలు విద్యార్థులకు ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ మరియు కెరీర్ ప్లానింగ్ వంటి జీవన నైపుణ్యాలను నేర్పించాలి ఈ నైపుణ్యాలు వారికి స్వతంత్రంగా జీవించడానికి మరియు వారి జీవితాలను నిర్వహించడానికి ఎంతో సహాయపడతాయి స్కూల్లు ఈ విషయాలను బోధించడంలో అంటే ఇటువంటి కొన్ని విషయాలు బోధించడంలో విఫలమయ్యారని కొంత మంది నమ్ముతున్నారు అవి ఏమిటంటే సృజనాత్మకత స్కూల్లు తరచుగా సృజనాత్మకతను ప్రోత్సహించడంలో విఫలమవుతున్నారు వారు విద్యార్థులను ఒకే ఒకే ఒకే ఒక సమాధానం ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బలవంతం చేస్తారు మరియు సామాజిక నైపుణ్యాలు స్కూలు తరచుగా సామాజిక నైపుణ్యాలను బోధించడంలో విఫలమవుతాయి వారు విద్యార్థులను తమ సొంతంగా నేర్చుకోవడానికి అనుమతించరు విద్యార్థులను ఇప్పుడు విద్యను అభ్యసించిన వాటిని ఒక కంఠస్థ భరితమైన విధానంలో మాత్రమే విద్యను బోధిస్తున్నారు సొంతంగా సృన సృజనాత్మకంగా సొంతంగా ఆలుపం ఆలోచింపజేసే విధంగా వారి యొక్క ఉపాధ్యాయులు వాళ్ళని విద్యను బోధించడం లేదు వాళ్ళకి అట్ అతు విధంగా ట్రైనింగ్ అటువంటివి ఇవ్వడంలో విఫలం అవుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుండో విద్యను నేర్పించడంలో ఒక పుస్తకంలో ఉన్నటువంటి విధానం ఎలా ఉంటే దానిని అదే విధంగా కంఠస్థం పరిచే విధంగా మాత్రమే బోధిస్తున్నారు జీవన నైపుణ్యాలు ఏమిటంటే స్కూలు తరచుగా జీవన నైపుణ్యాలను బోధించడంలో విఫలమవుతాయి వారు విద్యార్థులకు వారి జీవితాలను నిర్వహించడానికి అవసరమైన సాధనాలను అందించరు దానివల్ల వారు విద్యలో వెనుకబడే అవకాశం చాలా ఉంది బయట ప్రపంచంలో ఎదుర్కోవడానికి జీవనశైలి ఏవిధంగా గడపడానికి అనేది స్కూళ్లలో నేర్పించడం అనేది జరగటంలేదు వీటిని కంఠస్థం చేయటం ద్వారా వాటి ద్వారా వాళ్ళు ఏమీ అర్థం చేసుకుంటున్నారో వాళ్లకే తెలియడం లేదు ఈ విద్యను వాళ్ళు అర్థం చేసుకునే విధంగా జరిగితే వాళ్ళు జీవనశైలి మరియు వారి యొక్క రాబోయే కాలంలో విద్య చాలా సులభతరం అవుతుంది